మన భారతదేశంలో అందరు దేని గురించి మాట్లాడతారంటే అందరూ ఇంట్లో దేని గురించి మాట్లాడతారంటే మొదటిగా మన ఇంట్లో మన ఇంట్లో అంటే మన అమ్మా నాన్న దేనిగురించి మాట్లాడతారంటే మనం వేసుకొనే బట్టలు కానీ మనం వేసుకొనే బట్టలు అన్నిటి గురించి మాట్లాడుతారు ఎందుకంటే అది చాలా చాలా అవసరము ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మంచిదా ఆ అమ్మాయి చెడ్డదా అనేసి ఎట్ల మా ఎట్ల చెప్పగలతారంటే ఆ అమ్మాయి వేసుకొనే ఆ డ్రస్సు ఎట్ల ఉంది ఆ అమ్మాయి పద్దతి ఆ అమ్మాయి నడిచే పద్దతి ఆ అమ్మాయి మాట్లాడే పద్దతి ఆ అమ్మాయి చూసే పద్దతి దాని దాని చూసుకొని అందరు కనీ మాట్లాడుతారు మన భారత దేశంలో అయితే అది చాలా చాలా అవసరం అమ్మాయ్ గురించి అమ్మాయి అమ్మాయి కోసం వస్తే మాత్రం అది ఇంకా చాలా చాలా అవసరం ఇంకా చెప్పే అవసరమే లేదు ఏమంటే ఒకవేళ మనం గాని జీన్సో ఇంకేమన్నా వేసుకున్నామంటే ఇంక అందరు అనేస్తారు ఏమంటే ఆ అమ్మాయి మంచిది కాదు ఆ అమ్మాయి వేసుకొనే బట్టలు చూడండి ఎట్లా ఉందో కాబట్టి మనమే మన అంద్రప్రదే ఆంధ్ర ఆంధ్రలో అయితే ఏమ ఏమనుకుంటాము మనమిట్ల ఉండాలి ఇలా ఉండాలి మన అమ్మా నాన్న కూడా ఇదే చెప్తారు బయట పోతే ఇట్ల ఉండాలి ఇంట్లో ఉంటే ఇట్ల ఉండాలి కుర్చునేటప్పుడు ఇలా ఉండాలి లేసేటప్పుడు ఇట్లా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా అరవకుండా మాట్లాడు మాట్లాడాలి మనం మనమేసే బట్టలు బాగుండాలి కాబట్టి మనం మన ఆంధ్రాలో కాని మన దేశంలో అందరు ఎవ్వరు ప్రతీ ఒక అమ్మానాన్నలు ఇదే కోరుకుంటారు మన కల్చర్ అంటే మన ఎక్కడికి పోయిన కానీ మన కల్చర్ అనేది మారకూడదు కాబట్టి ఎక్కడున్నా మనము మన అమ్మానాన్న పేరు చెడగొట్టకూడదు మన కల్చర్ ద్వారానే వాళ్ళకర్థమవుతుంది అవతలోలికి అర్ధమవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా మాట్లాడుతారు ఎలా బిహేవ్ చేస్తారు అనేసి